హలో ఎవరండి అవునమ్మా మీ అబ్బాయేనా జశ్విక్ ఆ అబ్బ తనకి అసలు ఒంట్లో బాలేదు కొద్దిగా డాక్టరు వస్తే మేము చూపెట్టాము చూపిస్తే బాడీ డీహైడ్రేట్ అయింది కొద్దిగా జ్వరం కూడా ఉందని చెప్పారు అందుకని మేము చూపించి మేము ట్యాబ్లెట్స్ ఇచ్చాము రెస్ట్లో ఉన్నాడు మీరు త్వరగా వస్తే మీ బాబుని తీసుకు వెళ్ళడానికి సరిపోతుంది మీరు

సరే అమ్మ చూసుకుంటాను అమ్మ చూసుకుంటాం అండి చూసుకుంటాం అండి బాగా ఉన్నాడు లేదమ్మా బాగా ఉన్నాడు ట్యాబ్లెట్స్ ఇచ్చాం రెస్ట్ తీసుకుంటున్నాడు బాబు బాగా ఉన్నాడు మీరు వచ్చి ఇంటికి తీసుకు వెళ్తే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సరే అమ్మ సరే అండి చూసుకుంటాం అండి ఏమి పర్వాలేదు టిఫిన్ చేసాను అన్నాడండి మార్నింగు నేను ఇంకేం అనలేదు ఇచ్చారు వేసాము రెస్ట్ తీసుకుంటున్నాడు టాబ్లెట్స్ ఇస్తే డాక్టరు వేసాము మేము మీరు కావాలనుకుంటే మీ ఇంటి దగ్గర చెక్ చేయించుకుని మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు సరే అండి ఓకే ఓకే అండి సరే అండి